నేను వ్యవసాయానికి అండ్ మరియు రైతులకి నా మద్దతును తెలుపు తెలుపుతాను ఎందుకంటే వ్యవసాయం అనేది ఎంతో కష్టమైన పని ఆ రైతులు ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా ఎంతో ఇష్టంగా చేస్తున్నారు ఎందుకంటే ప్రజలందరికీ తిండి దొరకాలి వారు తిం వారు బాగుండాలని ప్రో వారు బాగుండాలని ఎంత కష్టమైనా ఇష్టంగా వ్యవసాయం చేస్తున్నారు అందుకే సం సమాజం మొత్తం వారికే మద్దతు చే మద్దతు మద్దతు పొందాలి మరియు పొందుతుంది కూడా వ్యవసాయ వ్యవసాయం అనేది యం వ్యవసాయంలో ఎన్నో కష్ట ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను ఎదుర్కొని ఆ కష్టాలను రైతులు తప్పా ఇంకెవ్వరూ ఎదురుకోలేరు అందుకే రైతు రైతు రైతులు వారికి వారి కన్నీళ్ళను వారి కన్నీళ్ళను కూడా దిగమింగుకొని ప్రజల కోసం పంట ప పంటలు పండిస్తున్నారు అలాగే వ్యవసాయ రంగంలో ఎన్నో ఎన్నో రకాల పంటలు ఉంటాయి అదే వ వరి మొక్కజొన్న పప్పు అప్పులు ఇలా ఎన్నో ఎన్నో వ్యవసాయ వ్యవసాయ పనులు ఉంటాయి ఇలాగే చెరుకు చెరుకు కూరగాయలు ఇలా చా ఇలా ఎన్నో పంటలు రైతులు పండిస్తారు వారు పండించడం వల్లనే ప్రజలందరికీ ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారు వారి కష్టానికి వారికి వారి చేసే కష్టం ఇంకెవ్వరూ చెయ్యలేరు వారు కష్టాన్ని కూడా వారికి ఎంతో ఇష్టంగా భావిస్తారు వారి కష్టానికి మనం ఎవ్ మనం అందరం రైతులకే మరియు వ్యవసాయానికి మద్దతు తెలపాలి అలాగే సమాజం మొత్తం వారికే మద్దతు పొంది వారిని మద్దతు పొందు పొందుకోవాలి సమాజంలో రైతులకు ఎంతో గౌర గౌరం ఉంది అలాగే వ్యవసాయానికి కూడా చాలా గౌరవం ఉంది రైతులు వ్యవసాయం చేయకపోతే ప్రజలందరూ ఆకలితో చనిపోతారు వారి వల్లే దే మన దేశం ఎంతో ముందుకు సాగుతుంది మరియు అందరూ సంతోషంగా ఉంటున్నారు రైతులు తమ చెమటను చెమటను ఓడ్చి ఎంతో కష్టం ఎంతో కష్టంగా రాత్రీ పగలు రాత్రి పగలు కష్టపడతారు రైతు రైతులు మన దేశానికి వెన్నెముక రైతులు ఉంటేనే మన దేశం బాగుంటుంది మరియు మన రాష్ట్రం మనం ఉండే ప్రతీ చోటూ బాగుంటుంది రైతుల వల్లనే మనం అందరం క కన్నీళ్ళు లేకుండా బ్రతుకుతున్నాము రైతులు మన దేశానికి వెన్నెముక అంటే వాళ్ళు వెన్నెముక లేకపోతే మనం ఎలాగైతే స్థిరంగా ఉండమో వాళ్ళు కూడా వాళ్ళు లేకపోతే కూడా మన దేశం స్థిరంగా ఉండదు ఉండదు రై రైతులని మనం ఎప్పుడూ గౌరవించాలి రై వారిని ఎ వారిని ఎంతో ఇష్టంగా దగ్గరకు తీసుకోవాలి వారు లేనిదే దేశం లేదు వారు లేనిదే మనం లేము అలాగే రై రైతులకు రైతు రైతులకు కలిగిన రై రైతులకు ఏదైనా అవసరం ఉంటే మనం వారికి తీర్చాలి వారికి ఏదైనా కష్టం కలిగిన మనం అం ప్రజలందరూ సమాజం మొత్తం వారిని చూసుకోవాలి వారిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే వారు ఉంటేనే మనం బ్రతికి ఉంటాము లేదంటే మనం ఉండము వారి వల్లే ఎంతో ఎంతో మేలు కలుగుతుంది వారు లేకపోతే మనం అందరం ఆక్ ఆకలితో రోజూ ఉండాల్సిందే వారి వల్లే మనం సంతోషంగా ఉంటున్నాం అలాగే వ్యవసాయం వారు వ్యవసాయం చేయడం వల్లే ప్రతీ ఒక్కరూ వారి వారి పనులలో స్థి స్థిరంగా ఉంటున్నారు వారు లేనిదే వారు లేనిది వా ఏ ఏమీ ఉండదు ఈ భూమి పైన రై రైతులు ఎంతో ఎంతో కష్టంగా వారి చెమటను ఓడ్చి వ్యవసాయం చేస్తారు అలాగే మూడు నెలలు వ్యవసాయం కోసం ఎదురుచూస్తారు ఆ వ్యవసాయం పంట చేతికి వచ్చినాక కూడా వా వారికి ఎంతో టెన్షన్ పో పోదు వారికి కష్టానికి తగిన ఫలితం కూడా ఉండదు అయినా ప్రతీ సంవత్సరం వాళ్ళు పంటలు పండిస్తూనే ఉంటారు ప్రతీ ప్రతీ సంవత్సరం అదే చేస్తూ ఉంటారు ఫ వాళ్ళకి ఫలితం లేకపోయినా వాళ్ళు వ్యవసాయమే చేస్తారు కానీ వేరే రంగాలలో వెళ్ళరు